ఎవరూ నన్ను ఆదుకోలేకపోయారు ఇంకెలా అంటే నేను బయటకు వెళ్ళామన్నాగానీ నన్ను ఎవరు డ్రాప్ చేయడానికి కూడా కనీసం ముందుకు రాలేదు నాస్పల్నప్పుడు అవసరానికి ఎవరు కూడా నా చెంతన లేరు ఎలా అంటే నాకు ఆకలయినప్పుడు ఆకలి కూడా తీర్చేవారు ఎవ్వరు లేరు అవసరానికి మనీ ఇచ్చే వాళ్ళు కూడా లేరు మనీతో నేను చాలా మనీ విషయంలో నేను చాలా పాఠాం నేర్చుకున్నాను ఎవరిని నమ్మకూడదని ఇవాళ ఇస్తా అని కూడా ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు ఇస్తా అని ఇచ్చే వాళ్ళు కూడున్నారు ఎలా అంటే చాలా పాఠాలు నేను నేర్చుకున్నాను ఎవరిని నమ్మకూడదు అని జీవితంలో నేర్చుకున్నవంటే ఇంకా చాలా ఉన్నాయి నేను రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఎవ్వరూ నన్ను చూసి జాలిపడి నన్ను బైక్ ఎక్కించుకున్నది కూడా లేదు ఎలా అంటే ఇంకా ఎవర్నాపినా గానీ ఎవరూ ఆపకపోయేది నాకంటూ నేను బండి తీసు కొనుక్కోవాలన్నా తాట్ వచ్చిందన్నట్టు నాకు నేను జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవే